స్కూలు విద్యా ఎక్కువ నేర్చుకోడానికి కానీ వాళ్ళకి ఇంకా బాగా రావడానికి కానీ ఎక్కువ ప్రయత్నించేది ఏంటంటే వాళ్లకి ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళు చేయగలరు అని పట్టుదల కానీ ఆ వాళ్లకి ఎలా అంటే అర్థమయ్యేలాగా వివరంగా ఒకరు ఒకసారి మనకు అర్థం కాలేదంటే రెండోసారి చెప్పే విధంగా ఉండాలి తప్ప లేదు మేము చెప్పము అనే విధంగా ఉండకూడదు అలాగే ఏంటంటే వాళ్ళకి ప్రీస్కూల్లోనే విద్యా చదువు చెప్పించారంటే వాళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి చదువు ఇంకా బాగా వస్తుంది వాళ్ళు ఇంకా బాగా స్టడీస్లో బాగా కాన్సంట్రేట్ చేస్తారు అలాగే తక్కువ తక్కువ చదువు చదివే వాళ్ళకు కూడా అది ఒక విధంగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదవడం నేర్చుకుంటే మనకు ఒక ఏజ్ వచ్చేటప్పటికి మనకు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది చిన్నప్పుడే మనకాట్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి మనకు చదువు మీద ఇంట్రస్ట్ ఉండదు కాబట్టి ఎక్కువ ఏంటంటే ఎక్కువ మనం పట్టుదలతో ఉంటే దేన్నైనా సాధించవచ్చు అది విద్య అయినా ఇంకేదైనా సరే విద్యలో ఎప్పుడన్నా సరే చదువు విషయంలో ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు ఆ చదువుని అలాగే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థ కూడా చాలా అంటే చాలా బాగుంది అలాగే వాళ్ళు చదువు నేర్పించడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వాళ్ళు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఇంకా చదువు బాగా ఉంది అలాగే ఎడ్యుకేషన్ చాలా బాగుంది స్టడీ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం కూడా బాగా చేస్తున్నారు ఇప్పుడు ఒకసారి అర్థం కావట్లేదనంటే ఇంకోసారి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు